హలో ఆల్ఫా రెస్టారెంటేనా అండి నాకు ఇక్కడ నేను ఉన్న చోట చాలా వాన పడుతుందండి ఈ వానలో బయటికి రావడం కుదరదండి ఇక్కడ గాలి కూడా బాగా వస్తుందండి రోడ్లు అంతా కూడా డర్టీగా ఉన్నాయి ప్లీస్ అండి కొంచెం మీ రెస్టారెంట్లో ఫుడ్ ఉందా లేదా కొంచెం చూసి చెప్తారా థ్యాంక్స్ అండి మీరు కొంచెం నాకు ఫుడ్ తీసుకువచ్చి డెలివరీ చేయ్యగలరా థ్యాంక్స్ అండి ఫుడ్ మెనూ చెప్తాను కొంచెం రాసుకోండి మటన్ కర్రీ చికెన్ కర్రీ బిర్యాని షవర్మ ప్లెయిన్ రైస్ కొంచెం నాకు డెలివరీ చేయరా నేను గూగుల్ లొకేషన్ పెడతాను ప్లీస్ అండి కొంచెం త్వరగా రండి కుదిరితే కొంచెం ఎయిట్ ఓ క్లాక్ కల్లా రారా ఇక్కడ వాతావరణం అస్సలు బాగోలేదండి నేను బయటకి నేను చక్కగా మీ రెస్టారెంట్కి వచ్చే తీసుకుందాం అనుకున్నాను తినేసి వెళ్దాం అనుకున్న లేకపోతే కానీ ఇక్కడ వచ్చే ఛాన్సస్ లేదండి అస్సలు ఇక్కడ నేను బయటకు రావడానికి కూడా కుదరదు అంత వాన పడుతుంది గాలి దుమ్ము వస్తుందండి ప్లీస్ అండి కొంచెం మాకు త్వరగా తీసుకొచ్చి ఆ ఫుడ్ని అందించరా థ్యాంక్ యూ అండి లొకేషన్ పెట్టాను చూడరా కొంచెం అమౌంట్ కూడా నేను ఫోన్పే చేస్తానండి చూడండి మీ నెంబర్ ఒకసారి పెట్టరా థ్యాంక్స్ అండి పంపిస్తాను చూడండి అమౌంట్ కొంచం డెలివరీ తీసుకొనిరారా త్వరగా ఎయిట్ ఓ క్లాక్ కల్లా వచ్చేలా చూడండి కొంచెం పిల్లలు ఆకలితో ఉన్నారండి ప్లీస్ అర్థం చేసుకొండి